నా ప్రాంతంలో లేదా నా సమయంలో చాలా సాంస్కృతిక మరియు మతపరపైన ప్రదేశాలున్నాయి వాటిలో కొన్ని శ్రీకాళహస్తి ఆలయం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన నగరం ఇది శివునికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ది హిందూ ఆలయానికి నిలయం ఇంకా ఈ ఆలయం దాన్ని అద్భుతమైన వాస్తు శిల్పం మరియు శివుని విగ్రహం కోసం ప్రసిద్ది చెందింది నేనీ ఆలయాన్నీ ప్రతి సంవత్సరం కనీసం ఒకసారైనా సందర్శిస్తాను ఇంకా ఏంటంటే అమరావతి అమరావతి ఆంద్రప్రదేశ్లోని ఒక పురాతన నగర ఇది రెండో శతాబ్దం నుండి ఆరోవ శతాబ్దం వరకు శతవాహనకు సామ్రాజ్యానికి రాజదానిగా ఉండేది ఈ నగరం దాని శిల్పాలు మరియు సూక్తులుకు ప్రసిద్ది చెందింది నేనీ నగరాన్ని ప్రతి సంవత్సరం కనీసం ఒకసారైనా సందర్శిస్తాను కోనసీమ కోనసీమ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం ఇది తన బిడ్డను ఒక పవిత్రమైన గోదావరినది కోసం ప్రసిద్ది చెంది ఈ ప్రాంతం దాని దేవాలయాలు పుణ్యక్షేత్రాలు మరియు ఆచారాలకు కూడా ప్రసిద్ది చెందిది నేనీ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా సందర్శిస్తాను ఈ ప్రదేశాల్లో ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన సంస్కృతి మరియు ఆచరణాలను కలిగి ఉంది శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు శివునికి ప్ ప్రార్దనలు చేయడానికి మరియు ఆయన అనుగ్రహం పొందడానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు